హలో ఎవరండి అవునండి మీరు ఎవరండి ఉన్నాయండి లీటర్కి ఒక సిక్స్టీ అట్లా పడుతుందండి ఎప్పటికల్లా కావాలండి మీకు ఆ ఉందండి ఐదు లీటర్లు అయితే ఐదు లీటర్లు అయితే ఒక ఒక టూ థౌజండ్ సిక్స్టీ అలా అవుతుందండి మీకు పర్లేదా అవును అంటే మీరు మీది అది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లా ఉంటాయండి ఆ నెయ్యి దొరుకుతుందండి మా దగ్గర కే జీ ఒక వన్ ఎయిటీ అట్లా పడవచ్చండి సరే సరే అండి సరే అండి

మనీ ఎలా ఇస్తారండి మీరు మొత్తం ఒక ఆరు వేలు అట్లా అవుతుందండి

మీరు ఖచ్చితంగా తీసుకుంటారు కదండీ ఓకే అండి ఆ సరే అండి మీ అడ్రస్ చెప్పగలరా సరే అండి సరే అండి